అవును క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ సంస్థలు మరింత డబ్బు ఖర్చు చేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే అలా ఖర్చు పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆటలు ఆడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ సంస్థలు మరిన్ని నిధులను విడుదల చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే క్రీడలు అనేక ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి అందిస్తాయి అందులో ముఖ్యంగా ఆరోగ్యం క్రీడలు ఆడడం వల్ల శారీరిక శ్రేయస్సు మెరుగుపడుతుంది గుండెజబ్బులు మధుమేహం మరియు ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అన్నిటిని వాటి ప్రమాద నుంచి మనల్ని తప్పిస్తుంది అంతేకాకుండా క్రీడలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో మరియు ఒత్తిడిని ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది అదే కాకుండా క్రీడలు సహకారం నాయకత్వం మరియు జట్టు పని వంటి ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది అంతేకాకుండా క్రీడలు విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు వారిని పాఠశాలలో ఉంచడానికి అవి ఎంతగానో ప్రోత్సహిస్తాయి భారతదేశంలో క్రీడా రంగాన్ని మెరుగుపరచడానికి నేను కొన్ని అనుకుంటున్నాను వాటిని మీకు చెప్పాలని కూడా ఆశపడుతున్నాను గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం చేయాలి భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాలు కూడా లేవు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మైదానాలు స్విమ్మింగ్ పూల్లు మరియు ఇతర క్రీడా సౌకర్యాలను నిర్మించాలని నిర్మిస్తే చాలా మంచిది అంతే కాకుండా క్రీడా శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను మరింత నిధులు వారు కేటాయించాలి భారతదేశంలో చాలామంది ప్రతిభావంతులు అయినటువంటి క్రీడాకారులు ఉన్నారు కానీ వారికి సరైన శిక్షణ మరియు అభివృద్ధి అవకాశాలు లేవు ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు మరింత నిధులు కేటాయించాలని నేను అనుకుంటున్నాను క్రీడలకు ప్రజలను భాగస్వామ్యాన్ని చేయాలి భారతదేశంలో క్రీడలకు ప్రజల బాగా స్వామ్యం చాలా తక్కువగా ఉంది అందువలన ప్రభుత్వం ప్రజలను క్రీడలలో పాల్గొనెలా ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే మంచిది ఈ చర్యలన్నిటిని భారతదేశంలో క్రీడా రంగాన్ని మెరుగుపరచడంలో మరియు దేశాన్ని ఒక ప్రముఖ క్రీడాశక్తిగా మార్చడంలో ఈయన్ని సహాయపడతాయని నా అభిప్రాయం